ఇరవై నాలుగు నాలుగు రెండు వేల రెండు ఐదు ఆరు రెండువేల ఇరవై ఒకటి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఒకటి ఐదు రెండు వేల రెండు ఇరవై రెండు ఐదు రెండువేల ఐదు